మా ప్రాంతంలో ప్రజలు బలంగా నమ్ముతారు మూఢ నమ్మకాలను ఎలా అంటే మనము ఒక పెళ్ళికి అందరం కలిసి వెళ్తాం కదా ఇగ రెడీ అయ్యే వెళ్దాం పదండి అనేసరికి ఎవరైనా తుమ్మిర్ అనుకో అప్పుడు ఆ తుమ్ము మంచిదా చెడ్డదా అని చూసి ఒక పది నిమిషాలు కూర్చొని మళ్ళి బయలుదేరడం స్టార్ట్ చేస్తా ఇంకోటి మల్ల పొద్దుపొద్దునె మన ఇంటి ముందుకు కాకులు నల్ల కాకులు ఉంటాయి కదా అవి వచ్చి అవి వచ్చినప్పుడు చాలా అరుస్తా ఉంటాయి ఆరుస్తే ఇంట్లో వాళ్ళందరూ వుండి చుట్టాలు వస్తున్నారు అని అనుకుంటారు ఒకే సారి మన ఇంటికి మన ఇంటి మీద బ మన ఇంటి మీద బల్లులు ఉంటాయి కదా ఆ బల్లి మన మీద అచ్చి పడింది అనుకో అది స్నానం చేయాలి అపశఖనం లేకపోతే స్నానం చేసినాంక బంగారు బల్లిని పటాన్ని ముట్టుకోవాలి మొక్కాలి అని చెప్తారు ఇంకా మన ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి ఉండగా అవి ఎదురు వచ్చినాయిఅనుకో పది అడుగుల వెనకకేసి కాసేపు కూర్చొని అలా కూర్చుని వెయిట్ చేసి వెళ్తా అంటారు ఇక ఇంటి ముందు గుమ్మడికాయలు కడతారు ఆ గుమ్మడికాయలు ఏం దిష్టి తాకకుండా కడతారు అది దిష్టి తాకింది అనుకో కొన్ని రోజులు కాగానే మురిగిపోతుంది అట్లా అయిందని అనుకో దిష్టి తాకింది అని అనుకుంటా ఉంటారు అట్లా చాలా నమ్ముతారు దానికైతే ఇంకా రోడ్డుపైన నిమ్మకాయలు కొబ్బరికాయలు పువ్వులు బియ్యం చాలా పెడతారు అక్కడ వాటి మీకెళ్ళి నడుచుకుంటా పోయినము అనుకో వాటిమికెల్లి దాటిన లేదంటే చూసినా మనకు ఏదో ఒకటి జరుగుతుంది కీడు జరుగుతుంది అనక్కడ్నుంచి తెసుకుపోతా అంటారు ఇక తినేటప్పుడు తుమ్మ్ తినేటప్పుడు తుమ్ముతాంకదా అట్లా తుమ్మకూడదు తుమ్మినప్పుడు ఆ పళ్ళెం తీసుకొని నెత్తిమీద పెట్టుకొని మళ్ళీ తీసి నీళ్ళు తాగి ఆ నీళ్ళు ఉమ్మి అప్పుడు మళ్ళీ తినడం మొదలుపెట్టాలే అట్ల చేయకపోతే ఏదో ఒకటి జరుగుతుంది అంటారు ఇక మనం ఏడ ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇట్లా కుడికన్ను గానీ అదిరితే మంచి జరగదు ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుంది అని చెప్తారు దీన్ని బాగా నమ్ముతారు ఇంకా ఇంకా మంగళారం ఆ మగవాళ్ళకి మాత్రం సవరం చేసుకోవద్దు ఎంటికలు కట్ చేసుకోవద్దు గోర్లను తియ్యద్దు మంగరారం ఏం పని చేయొద్దు అని చెప్తారు ఆ మంగళవారం మంచి రోజు కాదు మంగళవారం ఏ బయటికి పోవద్దు కొత్త కొత్త ఊర్లల్లోకి పోవద్దు మళ్ళ ఎట్లా అంటే ఇప్పుడు అచ్చి తొమ్మిది రోజులు అయితుంది అనుకో ఎట్లైనా పోయొచ్చి అప్పుడు కూడా బయటకు పంపియ్యరు మనలన్నీ వేరే ఊరికి గానీ తొమ్మిది రోజులు అయితుందని అంటే అక్కడనే ఇంటికాడే ఉంచుతారు తీర్థయాత్రలకు పోయేటప్పుడు ఇట్ల ఉంటాయి కదా ఆ బండ్లకు ఫస్టు ఇట్లా ముందు కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయలు కొట్టి నీళ్ళు పోసి స్టార్ట్ చెత్తారు ఇక పోయేటప్పుడు మళ్ళా తీర్థయాత్రలలా ఇట్లా ఐదు బండలు పెడతారు ఆ బండలు ఒకదాని మీద ఒకటి పెట్టినాము అనుకో ఐదు బంగ్లాలు కడతారని అదొక నమ్మకం బాగా ఇంకా సూర్యగ్రహణం రోజు గానీ చంద్రగ్రహణం రోజు గానీ బయటికి పంపరు ఎటు తిరగనియ్యరు ఏదన్నా ఒకటి తాకతోందని మళ్ళా ఆ సమయంలో అస్సల ఏం తినని తిననియ్యరు అట్టనే ఇంట్లోనే కూర్చోబెడతారు చక్కగా ఇంకా వినాయకచవితి రోజైతే చంద్రున్ని చూడొద్దు చంద్రున్ని చూస్తే ఏదో ఒకటి అపశకునం జరుగుతుంది ఇంకా అమావాస్య రోజు మనం అస్సలు తలస్నానం చేయొద్దు తలస్నానం అస్సలకే చేయొద్దు మల్ల బయటికి పోయేటప్పుడు గానీ ఎవరైనా తుమ్మిర్రనుకో ఏదో ఒకటి చెడు జరుగుతుందని అర్థం ఆ పిల్లి ఎదురొచ్చినా గానీ ఇంకా రోలు గడప మీద తుమ్మకూడదు అస్సలకే అసలు తుమ్మద్దు వాటి మీద అసలు కూర్చొని కూడా కూర్చోవద్దు ఇట్లా కాలు పెట్టి కూడా నిల్చవద్దు ఆడబిడ్డలు అంటారు కదా వాళ్ళు అస్సలకే నిల్చవద్దు కాళ్ళు పెట్టి ఇంక కుడికాలు పెట్టి ఇంట్లోకి పోవాలే ఎవ్వరు పోయిన సరే ఎక్కడి నుంచి పోయినా సరేగాని కుడికాలు పెట్టి ఇంట్లోకి పోవాలే మల్ల కత్తిరించిన గోర్లను ఎక్కడ పడితే అక్కడ పడెయద్దు ఎందుకంటే పారేసినప్పుడు ఎవరైనా తొక్కిండ్రు అనుకో వాళ్ళు మనకు శత్రువులు అవుతారు మళ్ళా రాత్రివేళల కుక్కలు వోర్లుతాయ్ ఆ కుక్కలు వోర్లిన గానీ దెయ్యాలు కనిపిస్తే వోర్లుతాయి మన ఇంట్లోకి దెయ్యాలు వస్తాయి అట్లయితే అని అంటారు మళ్ళ ఎప్పుడన్నా మధ్యాహ్నం వేలల్లో ఇట్లా కుక్కలు ఎటు మోకానాన్న చూసుకుంటూ వోర్లినాయి అనుకో ఆ ఇంటి దగ్గర కీడు జరుగుతుందని అర్థం కుక్కలట్లా వర్లనీయద్దు అసలుకే ఇంకా పాము చచ్చిపోయినప్పుడు ఇట్లా ఐదు రూపాయలని ఇట్ల నోట్లో పెడతారు అట్లా పెట్టకపోతే ఏదైనా ఒకటి అయితది పాముని చంపి ఐదు రూపాయలు నోట్లో పెట్టి కాలపెడతారు ఇంకా పాల బిందెని చంపితే పాపం బాగా పాల బిందెని అసలు చంపొద్దు పాల బిందెను చంపినారు అనుకో బిందెడు పాలు తాగలని చెప్తారు అట్లా పాల బిందెను చంపినోళ్ళు బిందెడు పాలు తాగుతారు ఇంకసలు ఏందేదంటే ఇంకా నిమ్మకాయ పెడతారు కదా ముసలోళ్ళు అయితే బాగా నమ్ముతారు రోడ్ల మీద నిమ్మకాయలు పెట్టి కొబ్బరికాయలు పెట్టి అన్ని పెట్టి పూజలు చేసి యంత్రాలు వేసీ అక్కడ పెట్టి పోతరు ఆడ నుంచెల్లి మనం దాటుకుంట పోయినామనుకో అదంతా వాళ్ళ తిప్పేసింది అంతా ఆ దిష్టి అంతా మనకు తాకుతాది ఇగ అందరు ఏదో ఒకటి అయింది దానివల్లనే అని బాగా నమ్మి మళ్ళీ ఎక్కడికో అక్కడకి తీసుకుపోయి తాయత్తులు కట్టిస్తారు అట్ల అట్ల ఏదైనా ఒకటి చెప్పిస్తూనే ఉంటారు ఆ తాయత్తులు కట్టడం వల్ల ఇది పోయింది అట్ల పోయింది అని చెప్తారు మళ్ళా ఆ తాయత్తు తీసి మనం ఎక్కడనన్నా పారేసినామనుకో దాని మళ్ళా దానిమీకెల్లి దాటినా దాని దిష్టి తాకింది ఎప్పుడెటన్నా అందంగా తయారై పొయినా గానీ దిష్టి తాకింది వాళ్ళు చూడడం వల్లనే అనొచ్చి ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నిటితోడు దిష్టి తీయిత్తనే ఉంటారు ఒక మూడు సార్లు తీసి నీళ్ళల్లో గానీ నిప్పులల్ల గానీ ఏత్తారు నీళ్ళల్లో ఎత్తే కరిగిపోతుంది నిప్పులల్ల ఎత్తే ఎట్లా వాసన రాకపోయింది అనుకో దాన్ని దిష్టి తాకినట్టు అంటారు ఇగ అట్ల అంటే ఇంక తినేటప్పుడైతె అస్సలకే తుమ్మద్దు ఇంకొక్కసారి అయితే ఇట్లా బల్లి మీద పడినప్పుడు ఇంకా భయపడుతూనే ఉంటారు ఏమైనా బయటికి పోయేటప్పుడైతె మంచిగా చెడు చూసుకుని పోవాలి ఎవ్వరూ మనం బయటిపోయే మంచి మంచి పనికి పోయేటప్పుడు అయితే అసలు తిమ్మనియొద్ద తుమ్మిరనుకో ఏదో ఒకటి అయితా అంటుంది మళ్ళా గొడ్రాలు ఉంటారు కదా వాళ్ళని కూడా ఏదన్నా శుభకార్యం కాడికి అస్సలు రానియ్యరు ఏదన్న ఒకటి అవుతుంది అని అట్లా వాళ్ళు వచ్చిర్రు అనుకో ఆ మంచి కార్యం అంతా వాళ్ళకి ఏదో ఒక చెడు జరుగుతుంది అపశకునం అవుతుందని నమ్ముతా ఉంటారు అసలు ఏ బాగా నమ్ముతారు ఇక్కడ ముసలోళ్ళు